ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను ఇప్పుడు విద్య అభ్యసించడం చాలా సులభతరం ఎందుకనగా ఇదివరకటి కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మెరుగుపడినది ఇంకా విద్య రహిత మనవులు ఉండడం తగ్గినది ఇప్పుడు వాళ్ళకి కావలసిన పరికరాలన్నీ విద్యను మంచిగా నాణ్యత మైన విద్యను వాళ్ళకి అందిస్తుంది మన ప్రభుత్వం